నమస్కారమండి నా పేరు సౌమ్య నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటానండి దానిలో భాగంగా ఈరోజు అలా ఆంధ్రప్రదేశ్కు వచ్చాను నాకు కొంచెం ఆంధ్రప్రదేశ్లోని కళలు గురించి వివరించి చెప్తారా అండి సరేనండి

అవునండీ

ఓహో

కనిపించాయండి చాలా కానీ అవి ఏంటో తెలియలేదండి

అవునండి చాలా రకాలు ఉన్నాయి

అవునండి

ఓ పోయారు

ఓహో కానీ నాకు తెలిసినవి అంటే చెప్పారండి అవి ఆగండి చెప్తాను అంటే చెప్పారండి అంటే మాది ఈ ప్లేస్ కాదు కదండి సరిగ్గా గుర్తురావటం లేదు కోలాటం గురించి చెప్పారండి

ఓహో

ఓహో

సరేనండి ధన్యవాదాలండి చెప్పినందుకు సరేనండి